నేను స్విగ్గి నుంచి ఆర్డర్ చేద్దామనుకుంటున్నాను అంటే లాస్ట్ ప్రీవియస్ ఆర్డర్ నేను చేసినప్పుడు నాకు డెలివరీ కొంచెం అంటే నా ప్యాకేజి అది స్పాయిల్ అయిపోయింది ఫుడ్ నాకు అప్పుడు కూపన్ అనేది ఇచ్చారు కానీ ఇప్పుడు చూస్తేనేమో ఆ కూపన్ నాది పోయినట్టుగా ఉంది కానీ నాకు ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేద్దామనుకుంటున్నాను నాకు ఏమైనా కూపన్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారా నాకు అంటే నేను లాస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్ నేను ఆర్డర్ చేస్తే నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే నాకు వేరే ఫ్రై పీస్ బిర్యానీ వచ్చింది అండ్ ఇంకా ఫుడ్ కూడా చాలా ఫు స్పాయిల్ అయిపోయింది అప్పుడు నేను కస్టమర్ కేర్కి మీ సపోర్ట్తో మాట్లాడితే వాళ్ళు నాకు కూపన్ అనేది ప్రొవైడ్ చేసారు కానీ ఇప్పుడు త్రి డేస్ అయినా తర్వాత కూపన్ అనేది నాకు ఇప్పుడు అవ్వట్లేదు యూస్ చేద్దామంటే ఇప్పుడు నాకు కూపన్ అనేది అవ్వట్లేదు కానీ కొంచెం మీరు ఒకసారి కంప్లైంట్ రైస్ చేసుకొని నాకు కూపన్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారా అంటే నేను చాలా ఆకలిగా ఉన్నాను అంటే రీసెంట్గా నేను ఎప్పుడూ నాకిలా జరగలేదు స్విగ్గిలో ఎప్పుడూ నేను ఆర్డర్ చేస్తాను ఆర్డర్ చేస్తున్నప్పుడు నాకెప్పుడూ ఇలాంటి ఇష్యూ అనేది రాలేదు కానీ ఇప్పుడు ఏంటంటే నేను నాకు మీరు ప్రొవైడ్ చేసిన కూపన్ కూడా పనిచేయటం లేదు ఎటువంటి కూపన్ కూడా అవ్వటం లేదు నేను అక్కడ కొడుతున్నా కాని మీ కూపన్ ఇన్వ్యాలిడ్ అనేది వస్తుంది ఒకసారి నాకు అంటే ఆర్డర్ చేస్తున్నప్పుడు వస్తుంది నాకు అమౌంట్ త్రీ హండ్రెడ్ అని చూపిస్తుంది కూపన్ నాకు మీరు ఇచ్చిన కూపన్ నేను చేస్తుంటే కాని అవ్వటం లేదు ఓకే మీరిచ్చిన మెయిల్ ఐడికి నేను స్క్రీన్షాట్ అటాచ్ చేసి నేను ఫార్వార్డ్ చేసి నా ఇష్యూ అనేది మీకు తెలపాలా సరే మీ ఐ మీ మెయిల్ ఐడికి నేను నా యొక్క సమస్యను నేను పెడతాను మీకు సరే సరేనండి నా యొక్క వివరాలను నాకు ఆర్డర్ డీటైల్స్ని ఒక స్క్రీన్షాట్ తోని ఎక్కడ ఏది ఇష్యూ వచ్చిందో అనేది నేను స్క్రీన్షాట్ తీసి మీకు పెడతాను ఇంకేవైనా నా నంబర్ పైన ఏవైనా ఇంకేవైనా నా నంబర్ పైన కూపన్స్ ఉంటే ఒకేసారి చూసి చెప్తారా నాకు అదే లాస్ట్ టైం నాకు ఫుడ్ స్పాయిల్ అయిపోయిందని కూపన్ ఇచ్చారు వన్ ఫిఫ్టీ రుపీస్ ఆ కూపన్ నాకు అవ్వటం లేదు నాకెప్పుడూ ఇలాగా జరగలేదు అంటే మీ మీ సైడ్ నుంచి నాకు ఎప్పుడూ అలాంటి ఇష్యూ అనేది జరగలేదు ఇదే ఫస్ట్ టైం సో అందుకే నేను మీకు కాల్ చేసి మీకు నా యొక్క సమస్యను మీకు వివరిస్తున్నాను కొంచెం నాకు ఎలాగైనా సరే నా సమస్యను మీరు తీ సాల్వ్ అయ్యేలాగా కొంచెం చూడరా నాకు నిజంగానే నాకు కొంచెం ట్వంటీ ఫోర్ హావర్స్ టూ డే టూ డేస్ త్రీ డేస్ అంటే అవ్వదు నాకు ఒకసారి కొంచెం మీ కస్టమర్ మ్యానేజర్తో కాని ఎవరితోనే మాట్లాడి నా యొక్క సమస్యను మీరు తెలియజేయండి వాళ్లకి సార్ నేను చూస్తున్నాను అంటే పే మొత్తం పేమెంట్ అయిపోయిన తర్వాత బిల్లింగ్ దగ్గరకు వెళ్లిన తర్వాత కూపన్ యాడ్ కూపన్ అనే దగ్గర నాది ఈ కూపన్ మీరు ఇచ్చిన కూపన్ నేను పెడుతుంటే ఇన్వ్యాలిడ్ అని వస్తుందండి సరేనండి నా నా యొక్క నా యొక్క ఇష్యూని నేను స్క్రీన్షాట్ తీసి పెడతానండి మీరిచ్చిన మెయిల్ ఐడికి నేను తెలియజేస్తాను ఏది ఇష్యూ అనేసి కొంచెం త్వరగా కొంచెం త్వరగా అయ్యేటట్టు చూడండి